హలో ఆ హలో ఇతిక ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారెనా మాట్లాడేది ఆ నమస్తే మేడం నా పేరు జహనవి నాకు ఇద్దరు పిల్లలున్నారు ఎల్కేజీ సెకండ్ క్లాస్కి మీ స్కూల్లో జాయిన్ చేయించాలనుకుంటున్నాను మీ స్కూల్ గురించి చాలామంది బాగా చెప్పారు అందుకనే జాయిన్ చేయించాలనుకుంటున్నాను మీరు ఏమైనా చెప్తారా మీ స్కూల్ గురించి

మ్మ్

మ్మ్ అవునా మేడం ఇంకా ఏమైనా ఆ ఓకే మేడం ఫీజ ఎంత మాత్రం ఉంటుంది మేడం ఎల్కేజీ సెకండ్ క్లాస్ మ్యామ్

మరీ కొంచెం ఎక్కువగా ఉంది మీరు ఏమైనా తగ్గించ గలుగుతారా మేడం ఆ అవునా మేడం వ్యాన్ ఫెసిలిటీ మా ఇంటి వరకు వచ్చి మ్మ్ అవునా మేడం మ్మ్ మా అవునా

అదే మేడం మేము జాయిన్ చేయించాలనుకుంటున్నాము ఆ వన్ వీక్ తర్వాత వచ్చి మీ స్కూల్లో జాయిన్ అయిపోతాం మ్యామ్ మ్మ్ థ్యాంక్స్ మేడం ఓకే మ్యామ్